మా మేము నలుగురు అక్క చెల్లెల్లము మా ఒక తమ్ముడు మా ఫ్యామిలీ నాకు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనమరాళ్ళు మన మా నలుగురు చెల్లెళ్ళ ఫ్యామిలీలు మా చిన్న తమ్ముని ఫ్యామిలీ అందరము కలిసి ఎక్కడైనా వెళదాము ఎక్కడైనా వెళదాము అనేసి అనుకున్నాము అనుకొని సరే ఎక్కడి వెళదామని వైష్ణవి పోదాము వైష్ణవి అయితే చూడలేదు

ఆ నైట్ రూమ్లోనే ఉండి ప్రొద్దున టిఫిన్ ఇట్లా చేసేసి అక్కడికెళ్ళి చక్కగా ఢిల్లీకి వచ్చినము ఢిల్లీకి వచ్చి సుమో బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఇక చింతామణి గుడి మళ్ళీ అంటే ఇదేంటి అక్కడ ఉన్నాయి అన్నీ రెండు రెండు రెండు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవన్నీ చూసుకున్నాము చూసుకొని ఆజమని చూసుకున్నాము బ్రహ్మదేవుని గుడి చూసినాము జ్వాలాముఖి చూసినాము ఇవన్నీ చూసేసి మళ్ళీ బృందావనము చూసినము కృష్ణుడు పుట్టింది అక్కడ అక్కడ చూసుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చినాము ఢిల్లీలోనే ఒక మూడు రోజులు అయిపోయింది రూమ్ తీసుకున్నాము మూడు రోజులు అక్కడనే అయిపోయింది అయిపోయి ఒక రెండు రోజులు షాపింగ్ చేసుకుంటున్నారు పిల్లలు షాపింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి

అవన్నీ చూసేసి వచ్చారు ఢిల్లీ మొత్తం తిరిగారు ఒకరోజు మళ్ళీ ఇది ఒక రోజు చూసారు తాజ్మహల్ చూసారు తాజ్ వెళ్ళారు మళ్ళీ అంటే ఇంకా ఏంటి అదే ఢిల్లీ గేట్ అది అలా అక్కడ ఢిల్లీ గేట్ దగ్గర ఒకరోజు అయింది

మళ్ళీ అక్కడికి వెళదామని ఇదిగో కొంతమంది స్టేషన్లోనే ఉన్నారు ఇంకొంత మంది అక్కడ గుడికి వెళ్ళేసి వచ్చారు వచ్చేసినాక

రెండు రోజులు అట్లనే అక్కడ కూరగాయలు అన్ని సామాన్లు ఇక కానీ మేము ఇంటి దగ్గరికి వెళ్ళి పప్పులు నూనెలు ఏమి తీసుకెళ్ళలేదు అక్కడనే కొనుక్కున్నాము అన్ని అక్కడనే కొనుక్కొని ఇక అక్కడనే ఏ పూటకి ఆ పూట అక్కడనే రైస్ కుక్కర్తో అన్నం వండుకొని అక్కడే వండుకొని తినేసాము పిల్లలు పెరుగు ఇట్లా ఇట్లాంటివి అన్నీ విస్తరాకులు ఇట్లాంటివి అన్నీ తీసుకొచ్చుకొని చేసిన తిన్నారు కాకపోతే ఏంటి అంటే పిల్లలకు అక్కడ ఢిల్లీలో కూడా చాలా ఎంజాయ్ అయింది

ఫోన్ చేస్తే అక్కడ ఇంకా మినిస్టర్ ఫోన్ వచ్చింది మినిస్టర్ ఫోన్ వచ్చిందని మాట్లాడి ఇంకా మా అవన్నీ ఆధార్ కార్డ్లు నెంబర్లు తీసుకొని మమ్మలను ఆధార్ కార్డులను పట్టుకొని మమ్మల్ని ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకొని ఇంకా మాకు డ్రైవరు ఇంకొక ఆయన ఆయన ఏం చేసాడు కదా మీరు ఏం భయపడకుండమ్మ సంతకాలు పెట్టండి మిమ్మల్ని పంపిచ్చేస్తాము మీకు లంచ్ ఇప్పిస్తాను మీకు మందుల ఖర్చులు ఇస్తాము మేము అన్నీ చూస్తాము మీకు ఏం టెన్షన్ పడకండి అది ఇది అని అనేసి అన్నారు కాకపోతే ఏంటి అంటే మాకు ఏం లంచ్ పెట్టి లేదు మాకు మందుల ఖర్చులు ఎట్లా గోళీలు ఏమి ఇప్పించలేదు ఏం చేయలేదు సరే చూద్దాంలే అనేసి అనుకున్నాము ఇంకా మాకు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము పిల్లలు ఏం తినలేదు ఒక అడవి లాగా ఉన్నది అది పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టరే వేరే కానిస్టేబుల్కు పైసలు ఇచ్చి చిన్నపిల్లలు ఉన్నారు అందరికీ జ్యూసులు తెచ్చి ఇవ్వండి అని అనేసి అంటే ఆ కానిస్టేబుల్ పోయి చిన్నపిల్లలకు అన్ని జ్యూస్ డబ్బాలు టెన్ రుపీస్వే టెన్ రుపీస్వే తీసుకొచ్చి పిల్లలకు అందరికీ ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి పిల్లలకు ఇచ్చారు ఆయన ఈయనే వాటర్ బాటిల్ తెచ్చి తాగించండి తాగించండి అని అనేసి ఇంకా అందరం తాగినాము ఇక అక్కడనే ఉండి ఫైవ్ ఓ క్లాక్ వరకు అక్కడే అయిపోయింది ఇక అక్కడికి వెళ్ళి ఇట్లా ఫోటోలు అట్లా తీసుకొని దిగి వచ్చేసినాము ఇంకా ఇక వచ్చి ఇంకా అక్కడికి వచ్చేసి ఇక మేము ఇక సాలు పోయేది ఇట్లా అయిపోయింది కదా అని అనేసి ఇంకా టెన్షన్ ఒకటి ఉండే సరే ఇంకా ఇంటికి పోదాము ఇక అక్కడే ఇంకా ఇంకొక అమ్మవారి గుడిని చూసి బృందావనం చూసేసి ఇక వచ్చేసినాము వెళ్ళి వచ్చేసినాము